నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్నాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నాకు నెలకి ఎనభై వేల రూపాయలు జీతం నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవక ముందు అంటే నేను చదువుకునే సమయంలో నా చదువులతో పాటు జావా పైథాన్ సీ ఈ మూడు ల్యాన్ ఈ మూడు భాషలని నేర్చుకున్నాను నేర్చుకొని నేను అప్ అప్లై చేసాను అండ్ ఉద్యోగాలకి అప్లై చేసాను అప్లై చేస్తే నాకు మా కంపెనీలో అంటే ఆల్స్టోమ్ కంపనీలో నాకు ఉద్యోగం వచ్చింది ఇది కష్టం ఈజీ కష్టం అని అనుకుంటూ అన్ చాలా సులువా అని అనుకుంటారు కానీ ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకొని అది కూడా హై ప్యాకేజ్ ఉద్యోగం తెచ్చుకోవాలి అని అంటే చాలా కష్టం దీనికి ఎంతో కృషి చేస్తే కానీ దీంట్లో ఉద్యోగాలు రావు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నేను జాయిన్ నేను అ నేను ఉద్యోగంలో చేరినప్పుడు స్టార్టింగ్ నా సర్టిఫికేట్లు అన్నీ నా పైన అధికారులు నా సర్టిఫికేట్లు అన్నీ చెక్ చేసి ఆయన సర్టిఫికేట్లు అన్నీ చూసి దాని నుంచి నన్ను ఈ సాఫ్ట్వేర్ కంపెనీలోకి తీసుకున్నారు నేను ఇప్పుడు ఏం అంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాధారణంగా చేసే పనులు ఏంటంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డిజైన్ చేస్తారు దాన్ని అభివృద్ధి చేస్తారు అలానే పరీక్షిస్తారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ తప్పు ఉనాయా లేకపోతే కరెక్ట్ ఉన్నాయా అని పరీక్షించి పరీక్షించిన తరువాత పరీక్షిస్తారు అట్లానే బయట ప్రస్తుత పరిస్థితి అంటే బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్ కూడా సాఫ్ట్వేర్ ద్వారానే కదా నడిచేది బ్యాంక్ వినియోగదారులకి ఎవర ఎవరికన్నా ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తెలుసుకొని బ్యాంక్ వినియోగదారులకి ఏమైనా తప్పు జరుగుతుంటే వాటిని తెలుసుకొని వాటిని సరిదిద్ది దాని ద్వారా కోడింగ్ ద్వారా సరిదిద్ది సాఫ్ట్వేర్లు మళ్ళీ కొత్త కోడ్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆ బ్యాంక్ వియో వినియోగదారులు వినియోగదారులకు సహాయపడతారు అట్లనే కోడింగ్ చేసి కోడింగ్ని మళ్ళీ టెస్టింగ్కి పంపుతాము టెస్టింగ్ పంపిన తరువాత టెస్టింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది వాళ్ళు మా పై అధికారులు అన్నమాట వారు ఓన్లీ టెస్టింగ్ జరిగేటప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీస్కి వస్తారు నేను కూడా టెస్టింగ్ గ్రూప్లో ఒక మెంబర్ని అంటే నేను టెస్టింగ్ అలానే కోడింగ్ రెండూ ఒకేసారి చూసుకుంటాను